ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నైంటీన్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఎయిత్ జూలై నైంటీన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ సిక్సటీన్ జూన్ టూ థౌసండ్ ఫైవ్ నెక్స్ట్ ఫోర్టీన్ డిసెంబర్ టూ థౌసండ్ నైన్ నెక్స్ట్ సిక్స్త్ అక్టోబర్ టూ థౌసండ్ సిక్స్